పర్యాటకుల కోసం హోమ్ స్టే సౌకర్యాన్ని అందించే సమీపంలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి అవి సాధారణంగా గదులు వంటగది మరియు స్నానాల గదులను కలిగి ఉంటాయి కొన్ని హోమ్ స్టేలు భోజనం మరియు ఇతర సేవలను కూడా అందిస్తాయి ఇక్కడ కొన్ని హోటళ్ళు మరియు ధర్మశాలలు కూడా ఉన్నాయి హోటళ్ళు సాధారణంగా హోమ్ స్టేలకంటే ఎక్కువ సౌకర్యాలను కలిగి ఉంటాయి అయితే అవి ఎక్కువ ఖరీదైనవి ధర్మశాలలు ఉచిత లేదా తక్కువ ధర వసతిని అందిస్తాయి కానీ అవి సాధారణంగా హోటళ్ళ వలె సౌకర్యవంతంగా ఉండవు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు సందర్శకులు హోమ్ స్టేలు హోటళ్ళు లేదా ధర్మశాలల్లో ఉండవచ్చు వారు తమ బడ్జెట్ మరియు అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు